సాధారణంగా వ్యాధులు కోళ్ళకు పోచమ్మ అవుతుంది దానికి పసుపు కొబ్బరి నూనె కలిపి పెడతాము కోడికి సిట్టాకోసిస్ మ్యారిక్ వంటి వ్యాధుల నుండి ఎలా కాపాడుకోవాలంటే అంటే మనమూ ఇచ్చే ఆహారము రొయ్యపొట్టు మొక్కజొన్నల పొట్టు మొక్కజొన్నలు వడ్లు పరము అన్నీ తీసుకుంటే కోడ్లకు రోజురోజుకు పెంపు అవుతుంది రోజుకొక్క కోడిగుడ్డు పెడుతుంది ఇరవై ఒక్క రోజు వరకు పిల్లలను చేస్తుంది మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బాగా పెంపొందుతాయి అంత వెయిట్ కూడా పెరుగుతుంది కోడికి ఇంజక్షన్లు వేసి కూడా పెంచుతున్నారు వెయిట్ పెరగడానికి